మీరు టూరిస్ట్ మీరు టూరిస్ట్ గైడ్ అండి నేను బాపట్ల నుంచి కాల్ చేస్తున్నాను అండి నేన్ నేను పాండిచ్చేరికి టూరిస్ట్ గైడ్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నాను టూరిస్ట్ ప్లేస్లు అన్నీ చూడాలి అనుకుంటున్నాను అక్కడ ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి ఎక్కడ వెకేట్ చేయడానికి ప్లేసెస్ ఎక్కడ బాగుంటాయి అవన్నీ మీరు నాకు చెప్పగలరా ఓకే బీచ్ పక్కన రిసార్ట్స్ కానీ ఏమన్నా ఉన్నాయండి ఓకే అక్కడ ఏసీ నాన్ ఏసీ కాస్ట్ ఎంత ఉందో చెప్పగలరా ఏసీ నాన్ ఏసీ రెండు ఓకే అకామిడేషన్ ఎలా ఉంటుందండి ఫుడ్డు కానీ అవన్నీ ఫెసిలిటీ బాగుంటుందా అండి టూ డేసు స్టే చేయటానికి మినిమం కాస్ట్ ఎంత పడుతుందండి ఓకే సౌత్ ఇండియన్ ఫుడ్డు అది బాగుంటుందా అండి అక్కడ వైఫై ఫెసిలిటీ ఉందా అండి మేము మేము తీసుకున్న రిసార్ట్ దగ్గర నుంచి బీచ్ దగ్గరగా కనిపిస్తుందా అండి హోటల్ దగ్గర నుంచి మేము మా మేము మా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి పిల్లలకి అవన్నీ ఆట వస్తువులు కానీ ఇవన్నీ ఉన్నా మేము ఇక్కడ నుంచి ఫ్లైట్ బుక్ చేసుకోవడానికి పాండిచ్చేరికి ఫేసీలిటీసు టైమింగ్స్ కానీ మీరు కనుక్కొని చెప్పగలరా అండి ఓకే అయితే మేము రేపు కాల్ చేసి డీటైల్స్ అన్నీ మళ్ళీ కనుక్కుంటాం అండి థ్యాంక్ యూ వెరీ మచ్